తెలంగాణలో ప్రధానంగా కంపెనీ ద్వారా అభివృద్ధి చేయబడిన లేదా అందించబడిన ప్రధాన సాంకేతిక ఉత్పత్తులు లేదా సేవలు ఇవి ఐ టీ సేవలు ఐ టీ సర్వీసెస్ ఐ ఏ ఐ మిషన్ లెర్నింగ్ కంప్యూటర్ కోడ్ కంప్యూటింగ్ సేవలు కన్ కన్స్ఫర్మెంట్ మద్దతి బీ పి ఓ కే పీ ఓ భూ పరిష పరి పరిరక్షణ సేవలు జి ఐ ఎస్ సర్వీసెస్ డిజిటల్ ఇమేజింగ్ రిమోట్ సేవలు మరియు క హార్డ్వేర్ మరియు కనెక్టివిటీ సేవలు ఇందులో టెలికమ్ టెలికామ్ అండ్ ఐ ఓ టి తెలంగాణలో ఇటువంటి రంగాలు విస్తరిస్తూ అభివృద్ధి చెందుతూ వివిధ సాంకేతికపై సూచించే రంగాలలో సేవలు అందిస్తున్నాయి